మీరు రుచికరమైన మెక్సికన్ చైనీస్ భారతీయ ఆహారం ఆర్డర్ చేయాలని అనుకుంటున్నారా మీకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకుని సమీపంలోని ఉత్తమ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయడానికి మీకు సహాయపడతాను భారతీయ వంటకాలు హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ పేరు ప్యారడైస్ బిర్యానీ ఇస్తాను సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రత్యేకత భారతీయ వంటకాలలో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది ప్యారడైస్ రెస్టారెంట్లో ఉండే బిర్యానీ ప్రత్యేకమైన సువాసనతో సుగంధ ద్రవ్యాలతో ఉడకబెట్టిన బాస్మతి రైస్తో తయారవుతుంది మీకు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ వంటివి అందుబాటులో ఉంటాయి ఆర్డర్ చేసుకునేందుకు జొమాటో స్విగ్గీ ఆర్ ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు చైనీస్ వంటకాలు ఐటమ్ హక్కా నూడిల్స్ రెస్టారెంట్ పేరు నాగసాకి రెస్టారెంట్ స్థానం బంజారాహిల్స్ హైదరాబాద్ ప్రత్యేకత చైనీస్ వంటకాలలో నూడిల్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి హక్కా నూడిల్స్ తక్కువ మసాలాతో పచ్చిమిర్చి వెల్లుల్లి క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ వంటి పదార్థాలతో తయారవుతుంది మీకు వెజ్ నాన్ వెజ్ హక్కా నూడిల్స్ ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి ఆర్డర్ చేసుకునేందుకు జొమాటో ఆర్ స్విగ్గి ఆర్ డైరెక్ట్ కాల్ ద్వారా మీరు ఆర్డర్ని మీ ప్లేస్ చేసుకోవచ్చు మెక్సికన్ వంటకాలు ఐటమ్ టాకోస్ రెస్టారెంట్ పేరు లా కాంటినా స్థానం జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రత్యేకత మెక్సికన్ వంటకాల్లో టాకోస్ ఒక ప్రసిద్ధమైన ఆహారం ఈ టాకోస్ మృదమైన లేదా కరకరలాడే టోర్టిల్లాతో తయారవుతుంది ఇందులో ఫ్రెష్ వెజిటబుల్స్ చికెన్ లేదా బీఫ్ చిక్కుడు గింజలు అవకాడో షెడ్దర్ చీజ్ సాస్ వంటి రుచికరమైన పదార్థాలు మిక్స్ చేసి వడ్డిస్తారు ఆర్డర్ చేసుకునేందుకు జొమాటో ఆర్ స్విగ్గీ ఆ రెస్టారెంట్ వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా ఆర్డర్ చేయాలనేది నేను మీకు సహకరిస్తాను జొమాటో ఆర్ స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి రెస్టారెంట్ లేదా డిష్ పేరుతో సెర్చ్ చేయండి ఆహారం ఎంపిక చేసి అడ్రస్ ఇచ్చి ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి మీకు డైరెక్ట్గా రెస్టారెంట్కు కాల్ చేసి టేక్ అవే ఆర్డర్కు చేసుకోవచ్చు టేక్ అవే కొన్ని రెస్టారెంట్లు వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ డెలివరీ ఆప్షన్ కూడా కలిగిస్తాయి అదనపు ఎంపికలు భారతీయ ఆహారం దోస ఆర్ ఇడ్లీ బటర్ పన్నీర్ నాన్ బటర్ మసాలా పన్నీర్ చైనీస్ ఆహారం చీజ్ వన్ ఫ్రైడ్ రైస్ డ్రాగన్ చికెన్ మెక్సికన్ ఆహారం బుర్రిటోస్ అలాంటివి కూడా మీరు చూడవచ్చును